మేము ఉదయాన్నే లేవగానే కాల కృత్యాలు తీర్చుకొని ఇంటిని పరిశుభ్రంతంగా ఉంచి ఆకిలి ఊడ్చుకొని కల్లాపి చల్లుకొని ముగ్గులు పెట్టుకొని నీటిగా ఉంటాము ఎందుకనగా అది మాకు సాంప్రదాయం మా భారతీయ సాంప్రదాయం కనుక మేము ఉదయాన్నే అలా చేయడం మా ఆనవాయితి తరువాత ఒకప్పుడు మా ఇంటి ముందు కొంచుం చాలా చెత్తగా ఉండేది ఇప్పుడు ప్రధానమంత్రి మోదీగారు వచ్చిన కారణంగా ఆయన స్వచ్ఛభారత్ అనే కాన్సెప్ట్ తీసుకువచ్చారు అందువలన మేము డస్ట్బిన్లు ఎక్కడబడితే అక్కడ పడేయకుండా వాళ్ళే వచ్చి వాళ్ళ వాహనంలో చెత్తను తీసుకొని వెళతారు మళ్ళీ మాకు ప్రధానమంత్రి మోదీగారు మరుగుదొడ్లుక్కూడా కట్టించారు మేము దాంట్లోనే ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుంటాము ఒకప్పుడు మేము ఊరి బయట వెళ్ళేవాళ్ళము కానీ ఇప్ ఇప్పుడున్న జనరేషన్లో మేము కాలకృత్యాలని ఉ ఇంట్లోనే తీర్చుకుంటున్నాము చిన్నోల చిన్నవాళ్ళయిన పెద్దవాళ్ళయిన సరే అలానే చేస్తున్నాము మాకు చదువు వచ్చిన కారణంగా లోకజ్ఞానం తెలిసింది చెత్తని ఎక్కడబడితే అక్కడ వేయకూడదనేసి తరువాత మరుగుదొడ్లి మరుగుదొడ్లలోనే బాత్రుమ్ పోవాలనేసి అవగాహననేది వచ్చింది ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే మా బాత్రుమ్ ఎక్కడబడితే అక్కడ పోయేవాళ్ళం చెత్తను ఎక్కడబడితే అక్కడ ఎందుకలాన ఇలా ఎందుకు వచ్చిందంటే మాకు ఎడ్యుకేషన్ అనే అవగాహన ఎవరికీ లేదు విలేజ్లలో ఎలా ఉంటుందంటే ఎక్కడబడితే అక్కడ తినాలి పా పడుకోవాలి అలా ఉంటుంది కానీ తర్వాత మాకు చదువు వచ్చి విజ్ఞానం వచ్చిన కారణంగా మేము కొంచుం అవగాహన తెచ్చుకున్నాము చెత్తని ఎక్కడబడితే అక్కడ వేయకూడదు తరవాత మరుగుదొడ్లోనే బాత్రూమ్ పోవాలి మేము నీటిగా ఉంచుకోవాలి పరిసర ప్రాంతాలల్లో చెట్లని నాటడం ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ రావడం వలన కూడా మాకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది ఇప్పుడు మంచిగా ఉంటున్నాం ఇంకా మాది పల్లెటూరు కారణంగా ఆక్సిజన్ లెవల్స్ అనేది మ మా ఊరిలో మంచిగా ఉంటుంది మేము చెట్లను కూడా ఇంటిముందు చెట్లని నీటిగా ఉంచుకోడానికి ఇంకా నీటిగా ఉంచుకోడానికి ఇంటిముందు చెట్లని నాటుతూ ఉంటాము తరవాత ఒక వేళ ఏమన్నా చెత్త ఉన్నా కాని ఊడ్చుకోని అవి చెత్తకుండీలో మాత్రమే పడేశాము ఉదయాన్నే మాకు గవర్నమెంటు సా మ స గవర్నమెంట్ తీసుకొచ్చిన వెహికిల్లోనే మేము చెత్తను పడేస్తాము తరువాత ఏమయినా చెత్త ఉన్నా కాని పక్కన పెట్టుకోని వాళ్ళు ప్రతీ రోజు ఉదయం వస్తారు చెత్తను తీసుకొని పోతారు అందువలన మా ఊరిలో ఏ చెత్తా లేదు ఒకవేళ చెత్త ఉన్నా కాని మా మోదీగారు అలా నీట్గా ఉంచాలి ఇలా ఉండద్దు అనే అవగాహన తెప్పించారు తరవాత మేము చదువుకున్నాం కాబట్టి నేనొక గ్రాడ్యువేషన్ కాబట్టి ఒకవేళ ఎవరయిన తప్పు పనులు చేసినా నీట్గా ఉండకున్న నేను కూడా వాళ్ళకి అవగాహన తెప్పిస్తున్నాను మాకు ఏం ఉన్నా కాని చెత్తను కాని ఏ ఏదున్నా కాని మా అమ్మకి గూడా నేను అవగాహన తెప్పిస్తున్నాను ఇలా మరుగుదొడ్లోనే మనం బాత్రూం పోవాలి అమ్మా తర్వాత మనం ఎక్కడబడితే అక్కడ ఉయ్యకూడదు బ్రష్ చేసినా కాని పళ్ళుతోమినా ఏం చేసినా కాని ఎక్కడపడితే అక్కడ చెత్తను వేయరాదు చెట్లని నాటడం వలన మనకి ఆక్సిజన్ లెవల్స్ ఎక్కువొస్తాయి తర్వాత మంచి అవి పండ్లనిస్తాయి కూరగాయలు కూడా నీటిగా వస్ మన ఇంట్లోనే పండిచ్చుకోవచ్చు బయట తినే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కాని అవంత కలుషితమయి ఉటుంది అయి ఎక్కడపడితే అక్కడ పండించి తీసుకొస్తారు మనకి మనం నీట్గా ఉండాలంటే మన ఫస్టు మన ఇల్లు నీట్గా ఉండాలంటే మనం నీట్గా ఉండాలి అందువలన మనం నీట్గా ఎలా ఉంటాము పరిశుభ్రమయిన పౌష్టికాహారం తింటేనే మనం నీట్గా ఉంటాము తరువాత మన ఇంటినిగూడా పరిశుభ్రంగా ఉంచుకుంటాము చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకిగూడా ఒక వేళ వాళ్ళకి తెలియకుంటే నీట్గా ఉండడం ఎలా అనేది తెలియకుంటే మేము ఇంక వాళ్ళకి అవగాహన తెప్పిస్తాము ఇలా మరుగుదొడ్లో బాత్రూం పోవాలి నీట్గా ఉండాలి నువ్వు బాత్రూంకి పోతే కాలకృత్యాలు తీర్చుకున్న తరవాత కాళ్ళని కడుక్కోవాలి మొఖం కడుక్కోవాలి ఒక ఏమయినా ఫుడ్డు తినాలి అంటే మొఖం కడుక్కుని తినాలి ఎందుకనగా పచ్చిమొ పచ్చివాసన వస్తుంది అండ్ తర్వాత మనకి రోగాలొస్తయి మొఖం కడుక్కోకుండా తినే తినడం వలన మనకి రోగాలొస్తాయి మన ఇంటి ముందు ఏమయినా కుక్కలు ఏమయిన చనిపోయిన వస్తువులు ఉన్నా కాని అవి మనం వాటి దగ్గర వెళ్ళకూడదు వాటిదగ్గర వెళ్ళడం వలన మనకు రోగాలొస్తయి ఇంటి ముందు ఏవున్నకాని చెట్లని నాటడం వల్ల ఇంకా నీట్గా ఉంటుంది మన ఇళ్ళు మన ఇళ్ళు కాని మనం నీట్గా ఉంటే ఇళ్ళు నీట్గా ఉంటుంది ఇళ్ళు నీట్గా ఉంటే ప్రపంచమే మన నీట్గా ఉంటుంది అందుకనే ఈ అవగాహననేది మోదీగారు మనకి అక్టోబర్ సెకండున తీసుకువచ్చారు స్వచ్చభారత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు రావడం వలన మేము ఎంతో నీట్గా ఉంటున్నాము తరవాత మా ఇంటి ముందు కూడా మంచిగ నీట్గా ఉంటున్నాము ఒక మాకు చెట్లని కూడా నాటమనే కాన్సెప్టుని మోదీగారే తీసుకొచ్చారు చెట్లని నాటడం కాని ఇంటిముందు కుళాయి వాడడం కాని కుళాయి నీటిలో వాటరు వాటర్ ఉంటే ఇంకా మంచిది ఇంటి ముందు ఊడ్చుకోవడం ఎనీ టైమ్ ఊడ్చుకోవడం మంచిగా క్లీన్ చేసుకోవడం బండలను కడుక్కోవడం వీటివలన మనము బయటనించి వచ్చే క్రిములు కూడా మన ఇంటికి మన దగ్గరకి రావనమాట ఎప్పడికప్పుడు ఊడ్చుకోవడం కాని తూ ఇళ్ళుని కడుక్కోవడం కాని అలా ఉంటే మంచిగా ఉంటుందనమాట చెట్లని నాటడం వల్ల మనకి మంచి ఆక్సిజన్ లెవల్స్ కూడా వస్తాయి